వాల్మీకి మహర్షి నాకు ఇష్టమైన కవులలో ఒకరు ఈయన సంస్కృతిక భాషకు ఆది కవిగా గుర్తిస్తారు ఈయన రామాయణాన్ని రచించారు ప్రపంచంలో రామాయణం మొట్ట మొదటి ఆది కావ్యం ఈ కావ్యాన్ని ఇరవై నాలుగు వేల శ్లోకాలలో శ్రీరాముడి యొక్క జీవిత చరిత్రను వివరించారు ప్రతి ఒక్కరు ఇలాంటి కావ్యాన్ని జీవితంలో ఒక్కసారి అయినా చదవాలి ఇప్పటికి పదవ తరగతి పుస్తకాలలో రామాయణం యొక్క గొప్పదనం గురించి పిల్లలు చదువుతున్నారు ఇలాంటి గొప్ప కావ్యాన్ని మనకు అందించిన వాల్మీకి మహర్షి అంటే నాకు చాలా ఇష్టం